హలో సార్ మీరు ఇచ్చిన వాహనము మాకు అస్సలే నచ్చలేదు ఎందుకంటే సీట్లు ఆ కూర్చోవడానికి పద్ధతిగా లేవు మరియు టైరు ఆ టైరు పంచర్ అయ్యింది మరియు సీటు కూర్చోవడానికి మొత్తం ఆ కూ చినిగి పోయి స్పాంజ్ వస్తుంది అది అనుకూలంగా లేదు కొంచెం మీరు ఆ దీన్ని గమనించ గమనించవల్ల మేము మాకు మాకు నచ్చలేదు ఎందుకంటే ఆ ఇది మాకు అధికంగా లేదు ఓకే నా సార్ మీరు మాకు ఎలాగైనా ఆ ఇది తిరిగి అందిస్తారా లేకపోతే మా ఆ ఫిర్యాదు ఆ మీరు ఎలాగైనా చర్చించండి